నమస్కారం అండి మీది ఎస్బీఐ బ్యాంకా నేను పెద్దపెల్లి నుంచి కాల్ చేస్తున్నాను నాకు మీ యొక్క బ్యాంక్లో ఖాతా అనేది కలిగి ఉంది కావున నా యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ అనేది అనుసంధానించి లేదు సో నాకు అనుసంధానించడంలో సహాయం చేయగలరని కోరుతున్నాను